నేను ఎక్కువగా సంతూర్ సోప్స్ వాడుతాను బట్ మా ఇంటి పక్క వాళ్ళు చెప్పడం వల్ల నేను ఆన్లైన్లో మైసూర్శాండిల్ సోప్స్ తీసుకున్నాను మైసూర్శాండిల్ సోప్స్ త్రీ సెట్స్ ఒక బాక్స్ ఉంటుంది దానికి ఒక టూ థర్టీకి ఇచ్చిండ్రు ఆఫర్లో అదే బయట మా ఇంటి దగ్గర షాప్లో తీసుకుంటే షాప్ వాళ్ళు టూ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నారు బట్ నాకు ఆన్లైన్లో తక్కువ రేట్కి టూ థర్టీకే వచ్చింది టు ట్వంటీ రూపీస్ సేవ్ అయినాయి అండ్ అట్లనే కాకుండా ఆ సబ్బు యొక్క క్వాలిటీ కూడా మంచిగా ఉంది సబ్బు వాడడం వల్ల ఫేస్ కూడా మంచిగా గ్లో అవుతుంది సబ్బు క్వాలిటీ మంచిగా ఉంది కొంచెం కూడా డ్యామేజ్ అవ్వకుండా వచ్చి ఇంట్లో ఆర్డర్ చేసిర్రు